అవును నేను ఎప్పుడైనా ఏడిపించే పుస్తకాన్ని చదివాను అదేంటంటే ది హార్ట్ ఆఫ్ డాగ్ మెన్ అనే పుస్తకం ఈ పుస్తకం ఒక కుక్క యొక్క దృక్కోణం నుండి రాయబడింది ఇది తన యజమాని మరి కుటుంబంతో గడిపిన జీవితాన్ని వివరిస్తుంది ఈ పుస్తకంలో చాలా హృదయపూర్వక మరియు ఇంకా నన్ను చాలా ఏడిపించేస్తుంది ఈ పుస్తకం నాకు ఏడిపించే కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏంటంటే పుస్తకం కుక్క యొక్క నిజమైన ప్రేమ మరియు స్నేహాన్ని చూపుతుంది కుక్క తన యజమానిని ఎంతో ప్రేమిస్తుంది మరియు అతనితో గడపడానికి ఎంతో సంతోషిస్తుంది ఈ ప్రేమ మరియు స్నేహం నాకు చాలా నచ్చింది ఇంకా ఏంటంటే పుస్తకం కుక్క యొక్క జీవితంలో సున్నితమైన క్షణాలు చూపుతుంది కుక్క తన యజమానితో గడిపిన సమయం అతను చూసిన ప్రపంచం మరియు అతని కలిసి ప్రజల గురించి పుస్తకం మాట్లాడుతుంది ఈ క్షణాలు చాలా అందంగా ఉన్నాయి మరియు వినటానికి కూడా అవి నన్ను చాలా ఏడిపించాయి పుస్తకం కుక్క యొక్క మరణం గురించి చూపుతుంది కుక్క తన యజమానిని ఎప్పటికీ విడిచిపెట్టడం గురించి కానీ ఇంకా కుక్క ఎంతో తన యజమానిని ఎప్పటికీ విడిచిపెట్టడం గురించి కానీ ఎంతో బాధపడుతుంది

ప్రేమించే ఎవరికైనా ఖచ్చితంగా ఏడుపొస్తుంది ఇది ఒక హృదయపూర్వకమైన మరియు మంచి కథ ఉంది ఇది చాలా కాలం పాటు మీతో ఉండి పోతుంది